గతవారం అమెజాన్లో నేను ల్యాప్టాప్ కొనుగోలు చేశాను అది డెల్ కంపెనీ యొక్క ల్యాప్టాప్ ఆ ల్యాప్టాప్ నాకు చాలా ఉపయోగపడింది ఎందుకనగా అది గంట ఛార్జింగ్ పెడితే ఒక ఆరు గంటలు పనిచేసేది అందువల్ల నా పని చాలా సులభంగా అయిపోయేది ఆ ల్యాప్టాప్తో నేను గేమ్స్ ఆడేవాడిని సినిమాలు చూసేవాడిని అలాగే నా ఆఫీస్ వర్క్ కూడా సులభంగా చేసేవాడిని ఇన్ని మల్టీపుల్ టాస్క్లు చేసినా సరే అది సులభంగా పని చేసేది ఛార్జింగ్ త్వరగా అవ్వకుండా ఉండేది ఛార్జింగ్ ఎంతగానో నిలబడేది అంతే కాకుండా నా పనులు కూడా సులభంగా అయిపోయేవి ఎందుకంటే దాని యొక్క ర్యామ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది ట్వల్ జీబీ ర్యామ్ కాబట్టి ఈజీగా నా పనులన్నీ అయిపోయేవి అంతే కాకుండా అందులో నేను అనేక సినిమాలైనా నా వర్క్కు సంబంధించిన ఫైల్స్ అయినా సరే ఎంతగానో స్టోర్ చేసుకునేవాడిని ఎన్నో వీడియో గేమ్స్ కూడా అందులో ఉండేవి ఎందుకంటే దాని ఒక ఇంటర్నల్ స్టోరేజ్ అనేది వన్ టీబీ కాబట్టి నేను అన్నీ స్టోర్ చేసుకునేవాడిని దాని యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ కూడా చాలా అద్భుతంగా ఉండేది నా పనులన్నీ చాలా సులభంగా అయిపో సాగాయి నాకు ఆ ల్యాప్టాప్ ఎంతగానో నచ్చింది అది డెల్ ల్యాప్టాప్ వాళ్ళ సర్వీసులు కూడా ఎంతో బాగున్నాయి చిన్న రిపేర్ వచ్చిన సరే వాళ్ళు ఇంటికి వచ్చి మరీ రిపేర్ చేస్తారు అందువల్ల ఆ ప్రోడక్ట్ నాకు చాలా చాలా నచ్చింది